హలో సార్ నమస్తే మేము మీ రెస్టారెంట్ నందు మా కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి రావాలని అనుకుంటున్నాము మీ రెస్టారెంట్ నందు అక్కడే తినే సౌకర్యం కలదా

సాయంత్రం సరే అయితే సార్ మాకు ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఒక టేబుల్ కావాలి ఇస్తారా ఓకే కుదురుతుందా అయితే ఒక టేబుల్ బుక్ చేయండి మేము వచ్చిన ఆ కార్ కానీ వెహికల్స్ కానీ పార్క్ చేసుకుంటానికి మీ రెస్టారెంట్ నందు పార్కింగ్ ప్లేస్ కలదా ఉంటుందా సార్ ఓకే అయితే మాకు అన్నీ స వసతులు సమకూర్చండి సమకూరేలాగా ఉంది కాబట్టి మేము మీ రెస్టారెంట్కి వస్తాము మాకు దయచేసి ఒక టేబుల్ని బుక్ చేయండి నేను చెప్పిన సమయంలో ఓకే బుక్ చేస్తారా ఓకే సార్ ధన్యవాదములు